నేను ఇటీవల్ల ఒక కొత్త స్కూటర్ని కొనుగోలు చేశాను దానికి ఏంటి అంటే పీయసి సర్టిఫికేట్ పొందాలి అయితే నేను దానికి దాని గురించి నాకు అంత అవగాహన అనేది లేదు నేను నా ఫ్రెండ్స్ని నాకు తెలిసిన వాళ్ళని అందరినీ దాని గురించి అడగటం అయితే జరిగింది పియూసి అంటే ఏంటి అది ఎలా చేసుకోవాలి ఏ విధంగా చెయ్యాలి అనేది అర్థం కాక చాలామందిని దీని గురించి అడగటం తెలిసింది జరిగింది వాళ్ళకు కూడా సరైన అవగాహన లేక నాకు తెలిసిన కొందరు పీయూసి సర్టిఫికేట్ కోసము వాళ్ళకి అంటే పరివాహన సేవా అనేది ఉంటుంది వాళ్ళకి మనము మెయిల్ రాయటం వల్ల వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు మనకి ఏమేమి కావాలి అనేది సలహా అనేది వాళ్ళు మనకి చెప్తారు అని చెప్పడం జరిగింది దానికి నేనే ఏం చేయాలి అనేది కూడా నాకు తెలియదు అసలు పియూసి సర్టిఫికెట్ అసలు ఏంటి దేనికి ఇది ఇట్లా అన్ని విషయాలు నేను గూగుల్లో సర్చి చేసి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకుని అసలు ఏంటి ఇది అని నేను అర్థం చేసుకుని మళ్ళీ దాని గురించి వాళ్ళకి పరివాహన సేవా వాళ్ళకి నేను మెయిల్ రాయటం జరుగుతు జరిగింది అయితే ఈ దృవీకరణ పత్రం కోసం నేను నా అవసరాన్ని వాళ్ళకి తెలియజశాను నాకు ఇది కొత్త స్కూటర్ని కొన్నాను దానికోసం నాకు పీయూసి సర్టిఫికేట్ కావాలి నాకు ఈ విధమైన ప్రయత్నం చేశాను నాకు దీని గురించి అవగాహన అనేది లేదు అసలు ఇది ఎలా చేసుకోవాలి దీని గురించి మీరు నాకు సలహాయమైనా ఇస్తారా నేను ఏ విధంగా తెలుసుకోవాలి మరి దానికోసం నేను ఎట్లా దరఖాస్తు చేయాలి అవన్నీ వాళ్ళని కొంచెం చెప్పమని దానికోసం సంబంధించిన మార్గదర్శకాన్ని కూడా నాకు కొంచెం చెప్పండి అని రిక్వస్ట్ చేయడం జరిగింది అది ఈమెయిల్లో నేను వాళ్ళకి మెయిల్ ద్వారా రిక్వెస్టింగ్ లెటర్ ద్వారా వాళ్ళకి నేను నాకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళతో నేను షేర్ చేసుకోవటం అయితే జరిగింది అయితే ఈ పరివాహన సేవ ద్వారా ఎలా చేస్తారు అనేది కూడా నాకైతే అర్థం కాలేదు నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా నేనప్పుడు వాళ్ళ మెయిల్ ఐడి అవన్నీ సంపాదించి నేను వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది అప్పుడు వాళ్ళకి నేను మెయిలు పెట్టి అంటే పరివాహన వాళ్ళకి నేను అభ్యర్థిస్తూ ఈ మార్గదర్శనం తెలియజేయండి ఈ దరఖాస్తు ప్రక్రియపై ఎలా చేయాలి ఏంటి అనేది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను మెయిల్ వాళ్ళకి రాయటం అనేది జరిగింది